హలో అండీ అవునండీ నేను కార్ కార్ కావాలని ఫోన్ చేస్తున్నాను నా బడ్జెట్లోనే నాకు అందుబాటులో ఉండాలి మళ్ళీ మేము ఫ్యామిలీ మొత్తం వెళ్ళేటట్టు ఉండాలి మేము ఫ్యామిలీలో ఒక టెన్ మెంబెర్స్ ఉంటాము మా టెన్ మెంబెర్స్ కూర్చోవడానికి సీట్స్ లేదు వెనకాల ఒక త్రీ వెనకాల ఒక త్రీ ఇలా మధ్యలో ఒక ఫోర్ ముద్దల ముందట ఇలా కూర్చోడానికి ఉంటాయి కదా వెనకాల కూడా ప్లేస్ ఉండేది అయితే ఇలా మంచి అనిపిస్తుంది కూర్చోడానికి ఫ్రీగా ఉంటుంది మేము అయితే ఏదైనా టూర్కి వెళ్ళినా కానీ ఫ్యామిలీ వెళ్ళొచ్చు మా దగ్గర టెన్ లాక్స్ ఉన్నాయి ఏ కంపెనీ అయినా పర్లేదు కానీ మేము టెన్ మెంబెర్స్ పట్టేటట్టు ఉండాలి మళ్ళీ మా బడ్జెట్లోనే వస్తే బాగుంటుంది ఆఫర్లో ఇలా డిస్కౌంట్లో

నాకు పింక్ అయితే బాగుంటుందని అనిపిస్తుంది మళ్ళీ ఇంకా ఇలా ఆటోమేటిక్గా డోర్ వేస్తే మనం రాంగ్ అని అనదు కదా అలా ఎవరైనా ఇలా వచ్చి తీసుకుని పోవడానికి తీస్తే ఎలా ఉంటుంది ఆటోమేటిక్గా ఆన్ అయ్యి ఇలా మన ఓన్లీ మన ఫేస్ చూసే మన ఇంట్లో అందరి ఫేస్ చూస్తేనే తియ్యాలి ఇలా మన ఇంట్లో అందరి ఫేస్ దానికి ఉండి ఫేస్ లాక్ ఇలా మన ఫేస్లో వస్తేనే తియ్యాలి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ అండీ ఓకే అండీ ఓకే అండీ థ్యాంక్ యూ